ఆంధ్రప్రదేశ్లో వినోదం రాత్రి జీవనానికి ముఖ్యమైన జిల్లాలు చాలా వున్నాయి లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్టణం రెస్టారెంట్లు మరియు బీచ్లు దేవస్థానాలు ఫుడ్ ఐటమ్స్ తినడానికి చాలా బాగుంటాయి కర్నూలు కడప విశాఖపట్టణం విజయవాడ ఇలా శ్రీకాకుళం పార్వతీపురం జిల్లాల్లో చాలా చాలా రెస్టారెంట్లు మరియు ట్రిప్లు చేసుకోవడానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తిరుపతి ఇక్కడ పెద్ద పుణ్యక్షేత్రం